తెలంగాణలో అందుబాటులో ఉన్న వివిధ రకాల పాఠశాలలు అవి మొదటగా ప్రభుత్వ పాఠశాల ఇంకొకటి ప్రైవేట్ పాఠశాల ముందుగా ప్రభుత్వ పాఠశాలను చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల అనేది ప్రభుత్వం నిర్మించిన పాఠశాల అక్కడ విద్యార్థులు ఎవరు ఒక రూపాయి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రభుత్వం నిర్మించిన పాఠశాల కాబట్టి మరియు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది మరియు పొద్దున్నే కూడా ఆహారం దొరుకుతుంది దీనికి విద్యార్థులు ఎలాంటి ఫీజెస్ కట్టనవసరం లేదు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్ ఉన్న ఉపాధ్యాయులు చాలా నైతిక విలువ కలిగిన వాళ్ళు ఎందుకంటే వారు ఆ పాఠశాలలో చేరడానికి చాలా కష్టపడతారు ఆ పాఠశాలలో చేరడానికి వాళ్ళు ఎన్నో రకాల రకాలైన ఎగ్జామ్స్ని రాస్తారు ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన వాళ్ళే ఆ పాఠశాలలోకి

ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో పిల్లగాళ్ళని ముందు నుంచే ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి నుంచే చాలా పద్ధతిగా పెంచుతారు ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లోకి మంచి పేరు వస్తే వాళ్ళకే ఇంకా విద్యార్థులు వస్తారు కాని మంచిగా చదివిస్తారు బాగా మరియు ప్రైవేటు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా టాలెంట్ని కలిగి ఉంటారు

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లభిస్తుంది మరియు ఉదయం కూడా ఆహారం లభిస్తుంది కాని ప్రైవేట్ పాఠశాలలో అలాంటివి ఏమీ ఉండవు విద్యార్థులు తమ ఇంటి నుంచి వారు ఓన్గా వాళ్ళ సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావాలి ఇది ఒక విభిన్నం మేజర్ విభిన్నం

ప్రభుత్వ పాఠశాలను తీసుకుంటే అక్కడ ఉన్న విద్యార్థులు కొంచెం తక్కువ పద్ధతిని పాటిస్తారు ఎందుకంటే ప్రభుత్వము అనగా మన గుర్తు వచ్చేది పద్ధతి

సో ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో అలా కాదు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు చాలా కొంచెం మంచి మంచి స్థాయిలో ఉంటారు డబ్బులు పరంగా చూసుకున్న ఏం పరంగా చూసుకున్న మరియు వాళ్ళు అందుకే మనీ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి మరి ప్రైవేట్ పాఠశాలలో చదివిపిస్తారు వాళ్ళు పిల్లగాలని మరియు ఆ ప్రైవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయులు పిల్లగాలని చాలా బాగా కొడతారు ఆ కొట్టిన కూడా విద్యార్థులు ఏమి అనరు వాళ్ళు ఏడవటం తప్పితే ఏం చేసేదేమీ లేదు ఎక్కు ఎక్కువ మాట్లాడితే ఇంకా కొడతారు అన్న భయంతోనే కూడా తక్కువే మాట్లాడుతారు అట్లా ఉంటుంది అండ్ మరియు

ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా బుక్ పుస్తకాలు ఇస్తారు విద్యార్థులకు చదువుకోనికి కాని ఇక్కడ ప్రైవేట్ కళాశా ప్రైవేట్ పాఠశాలలు అలా కాదు బుక్కులు పుస్తకాలు ఏమీ నోట్స్లు ఏమి కావాలన్నా డబ్బులు కడితేనే అవి ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఇదొక విభిన్నం ఇలా చాలా ఉంటాయి నేను కొన్ని మాట్లాడాను తర్వాతకి కొన్ని మాట్లాడుతాను ఇక్కడ చూసుకుంటే మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాము ప్రైవేట్ కళాశా ప్రైవేట్ పాఠశాలలకు మరియు ప్రభుత్వ పాఠశాలకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి విభిన్నాలు ఉన్నాయి మనం చాలా మాట్లాడుకున్నాము త్వరలో ఇంకొన్ని మాట్లాడుకుందాము ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పల్లెటూరులో అదే ఊర్లో అదే ఊరిలో పాఠశాల నిర్మించబడి ఉంటుంది కాబట్టి పిల్లలు పిల్లలు జస్ట్ అలా వాక్ అలా నడుచుకుంటూ స్కూల్ బడికి వెళ్ళొచ్చు కాని ప్రైవేట్ పాఠశాల అలా ఉండదు

వారు జస్ట్ నడకతోనే పాఠశాలకు చేరుకొని చక్కగా చదువుకుంటారు ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో అలా ఉండదు వాళ్ళకి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఉదాహరణకు పొద్దున్నే లేవాలి రెడీ పాఠశాలకు రెడీ అవ్వాలి టిఫిన్ తినాలి మరియు ఆ బస్సు రానీకి చాలా సేపు చాలా సహనంతో ఆగాలి ఆ బస్సు వచ్చేదాకా వచ్చినాక ఎక్కాలి జాగ్రత్తగా ఎక్కాలి ఏమన్నా తప్పయితే బస్సు టైర్ల కింద పడి కోల్పోతారు అట్లా అలా చాలా ఉంటాయి ఇవి కొన్ని నాకు తెలిసిన ఉదాహరణలు మిగతావి చాలా మాట్లాడుకుందాం తర్వాతకి

చాలా డిసిప్లేయిన్ నేర్పుతారు పిల్లలు కూడా చాలా వాళ్ళ మాట చాలా బాగా వింటారు కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడికే వెళ్ళాలని బాగా చూస్తారు కాని ఈ ప్రభుత్వ పాఠశాలలో అలా ఉండదు వాళ్ళు ఏదో జస్ట్ అలా చెప్తే వదిలేస్తారు పిల్లలు చేశారా లేదా అని పట్టించుకోరు కాబట్టి అందుకు వాళ్ళు అలా చేస్తారు